ఊబర్ కస్టమర్ కేర్ ఏనా అండి అవునండి నా పేరు డేవిడ్ అండి నేను విజయవాడకి కార్ బుక్ చేసానండి నిన్న మధ్యాహ్నం కార్ బుక్ చేశాను దానికి సంబందించిన వివరాలు అడగడానికి మీకు కాల్ చేస్తున్నానండి

నాకు బుక్ చేసిన కార్ ద దాన్ని రద్దు చేయాలి అనుకుంటున్నాను నాకు అర్జెంట్ పని పడింది నేను వేరే ఊరు వెళ్ళాలి దానికి నేను రెండు వేలు అడ్వాన్స్ ఇచ్చానండి ఏజెన్సీకి మీ ఊబర్ వాళ్లకు ఇచ్చాను అవునండి ఆ రెండు వేలు అడ్వాన్స్ నాకు తిరిగి నా ఖాతాలోకి మీరు పంపించగలరా దాని ప్రొసీసర్ ప్రొసీసర్ కొంచం చెప్పగలరా లేకపోతే మళ్ళీ నేను ఆ ఏజెన్సీ వాళ్ళకు కాల్ చేయమంటారా ఆ టాక్సీ డ్రైవర్కి కాల్ చేయమంటారా సరేనండి మీ కాల్ కోసం నేను వేచి ఉంటాను థాంక్ యూ